మనం ఒక మంచి ఆర్టిస్ట్ అవ్వాలంటే మొదటిసారి మనం ఎప్పుడైతే గీయడం ప్రారంభించినపుడు ఇస్తామో అప్పుడు మనం ఏది అలో చెయ్యము ఎందుకంటే మనకు వాటి గురించి అంతగా తెలియదు కదా సో ఫస్టే మనం డార్క్ గీసేస్తాము అది తప్పి పోయినప్పుడు మనం దాన్ని తుడిపేసినప్పుడు అది అది పోదు అసలు అసల అలానే ఉంటుంది సో మనము ఒకటి చేస్తున్నాము మనము అనేది ఒక లైన్

ఒకటికి రెండుసార్లు అలో చేయి గీయడం మొదలుబెట్టినప్పుడు ఇలా గీస్తే ఏమవుతుందో అలా గీస్తే ఏమవుతుందో అని చూసుకోవాలి మళ్ళీ ఫస్ట్ అయితే నువ్వు చూసి చెయ్యడానికి ప్రయత్నించు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇమాజిన్ చేసుకొని దాన్ని చేయడానికి ప్రయత్నించు ఆ తరువాత ఇది దాన్ని అంతకూడితో ఒక మంచి అభిప్రాయం వచ్చేలాగా చూసుకోవాలి ఒక మంచి ఆర్టిస్ట్ అవ్వాలంటే చా ఇప్పుడు ఒక మనిషి అన్నాక తప్పులు చేసాకే దాన్ని సరి అని చేసుకోగలడు నువ్వు ఒక ఆర్టిస్ట్ అవ్వాలంటే చాలా తప్పులు అవుతుంటాయి కానీ దాన్ని వదలకూడదు ఎంత కష్టమైనా కానీ ఒకటికి రెండుసార్లు చేస్తూనే ఉండు చేస్తూనే ఉండు చేస్తూనే ఉండు అది నీకు కరెక్ట్గా వచ్చే వరకు చేస్తూనే ఉండాలి డ్రాయింగ్ ఆర్టిస్ట్ అవ్వాలంటే ఫస్ట్ అతను అలో చెయ్యాలి నేను డ్రాయింగ్ ఆర్టిస్ట్ అవైతే అక్కడ ఉన్నవి ఇక్కడ ఉన్నట్టు గీస్తారు కొంత మంది డ్రాయింగ్ ఆర్టిస్టులు అయితే నిజంగా ఆ డ్రాయింగ్లో నిర్జీవంగా లేవు సజి జీవంగాను ఉన్నాయి నిజంగా ఉన్నాయి అనేలాగా ఆర్టిస్టులు అవుతారు ఫస్ట్ అయితే మనకి మనం ఆర్టిస్ట్ అవ్వాలి అని అనుకున్నప్పుడు అయితే మొదటైతే చాలా తప్పులు జరుగుతుంటాయి కానీ అవన్నీ అలో చెయ్యకూడదు మనం అలానే ముందుకి వెళుతూ ఉండాలి